ప్రధానంగా ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి చాలా విషయాలలో తేడాలున్నాయి అవి ముఖ్యంగా భాష ఉత్తర భారతదేశంలో దాదాపుగా హిందీని మాట్లాడుతారు అదే దక్షిణ భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాలల్లో తెలుగు మాట్లాడుతారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కర్ణాటకాలో కన్నడ కేరళాలో మలయాళం తమిళనాడులో ద్రవిడ భాష అయిన తమిళ్ మాట్లాడుతారు ఈ విధంగా భాషలను మనం తేడాలు గమనించవచ్చు అదేవిధంగా ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి ఆహార అలవాటుల్లో కూడా మార్పులున్నాయి ఉత్తర భారతదేశంలోని గోధుమలు ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు దక్షిణ భారతదేశంలోని వరిని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు వాతావరణంలో కూడా తేడాలున్నాయి ఉత్తర భారతదేశం ఉత్తర భారతదేశం రేకాంక్షాలు అక్షాంక్షాల మధ్య తేడాలు ఉండడం వల్ల రేకాంక్షాల పరంగా చూసినప్పుడు ఉత్తర భారతదేశం భూమధ్య రేఖకు కొంచెం దూరంగా ఉండడం వల్ల ఉత్తర భారతదేశంలో వాతావరణం అనేది కొంచెం చల్లగా ఉంటుంది దక్షిణ భారతదేశం అనేది భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వల్ల దక్షిణ భారతదేశంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి ఈ విధమైన వాతావరణ మార్పులను మనం ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి గమనించవచ్చు రాజకీయ విషయాలల్లో కూడా ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి తేడాలు ఉన్నాయి ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ ఇరవై కోట్లు పైగా జనాభాను కలిగి ఉండటం వల్ల వాళ్ళకి అసెంబ్లీ స్థానాలు కానీ లోక్సభ స్థానాలు కానీ రాజ్యసభ స్థానాలు కానీ ఎక్కువగా ఉన్నాయి దక్షిణ భారతదేశంలోని జనాభా తక్కువగా ఉండడం వల్ల అసెంబ్లీ స్థానాలు లోక్సభ స్థానాలు రాజ్యసభ స్థానాలల్లో తేడాలున్నాయి అదేవిధంగా అక్షరాశ్యత విషయానికొస్తే దక్షిణ భారతదేశంలోని అక్షరాశ్యత అనేది చాలా మెరుగ్గా ఉంది ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాలు ఆర్థికంగా వెనకబడి ఉండడం వల్ల విద్యను వాళ్ళు దక్షిణ భారతదేశంతో పోల్చి చూసినప్పుడు తక్కువగా కలిగి ఉన్నారు ఇలాంటి ఎన్నో మొదలైన తేడాలు ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి మనం గమనించవచ్చు